నేను టీవీ షోలల్లో అలాంటి దాంట్లో ఏం పాల్గొనలేదని కానీ నాకు యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది అందులో ఏంటంటే నేను ఒక కాడ అప్పుడప్పుడు వంటల ప్రోగ్రాంలు అనేది పెడుతూ ఉంటానన్నమాట వంటల షోలు అండ్ తరువాత అందులో వంటకాలు ఎట్లా తయారు చేసుకోవాలి అవి ఇవి పెడుతూ ఉండేదాన్ని ఎక్కువగా ఏంటంటే అన్ని వీడియోల కంటే నాకు వంటల వీడియోలు మాత్రమే ఎక్కువ వ్యూస్ లైక్స్ వచ్చేదన్నమాట ఇంకా నాకు దీన్ని బట్టి అర్థమైంది కదా ఈ కాలంలో అందరూ

యూట్యూబ్లో మొత్తం నేను వంటల ప్రోగ్రాంలు స్టార్ట్ చేసాను మొత్తం వంటలదే పెడుతూ ఉండేదాన్ని అన్నమాట దానివల్ల నాకు ఏంటంటే ఈ రోజు నాకు నాలుగు లక్షల సబ్స్క్రైబ్రర్లు వచ్చారన్నమాట సో నాకు అప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒక వంటకం ఎలాగో మాకు కూడా మేము తింటాము ఆ వంటకాన్ని వేరే వాళ్ళకి కూడా పంచుకున్నట్టు ఉంటుంది తరువాత వాళ్ళు కూడా ఇంకా షేర్ చేసుకున్నట్టు ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా నా ద్వారా వాళ్ళు కూడా నేర్చుకుంటారు అనేసి అది ఒక థాట్ వచ్చిందన్నమాట అప్పటి నుంచి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ఇక మా పిల్లలు కూడా రోజు రోజుకి క్రొత్త క్రొత్త వంటకాలు కూడా తింటాను తిన్నట్టు ఉంటుంది నేను కూడా క్రొత్త క్రొత్త వంటకాలని ప్రిపేర్ చేసినట్టు ఉంటుంది కదా అనేసి ఇలా వంటలు స్టార్ట్ చేసాను రోజూ క్రొత్త రకాల వంటకాలు వండటం ఇలాంటివి చేయడం ద్వారా వాళ్ళు కూడా ఇంకా చాలా క్యూరియాసిటి రోజురోజుకి అక్కా రెండు రోజులకి ఒకసారి వీడియో పెట్టండి ఒక్క రోజు రోజూ పెట్టండి అక్కా రెండు మూడు రోజులు అట్లా గ్యాప్ ఇవ్వకండి అక్కా అనేసి అన్నారన్నమాట అంటే నాకు అట్లా అనిపించింది ఇంకా ఒక్కొక్కసారి నేను పెట్టలేనండి నాకు ఆఫీస్ వర్క్ ఏదో ఒక వర్క్ ఉంటుంది కాబట్టి రోజూ పెట్టలేను కాబట్టి మూడు రోజులకి ఒకసారి అట్ల పెట్టడం ద్వారా వాళ్ళు ఇంకా రోజూ పెట్టండి అనేసి చెప్పేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట మరి రోజూ పెడితే కూడా మనకు కూడా అమౌంట్ వస్తుంది కానీ ఇక నాకు వీలు ఉండదు అండి టైం పిల్లలు ఆఫీస్ అన్నీ చూసుకొనేసరికి చాలా టైం పట్టేదన్నమాట కానీ ఇంకా యూట్యూబ్లలో అయితే నా వంటకాలని చాలా మంది లైక్ చేస్తూ ఉండేవాళ్ళు అన్ని వంటకాలని ఏ వంటలు వండినా కానీ చాలా బాగా వాళ్ళు రెస్పాన్స్ అయ్యేవాళ్ళు ఇట్లా ఎప్పుడు ఇట్లా పెట్టిన వన్ అవర్కే ఎట్ లీస్ట్ ఒక వన్ కే మెంబర్స్ అయినా చూసేవాళ్ళు వన్ టు అవర్స్లోనే అట్లా అంత బాగా పాపులర్ అయిపోయిందన్నమాట నా వంట ఛానల్ సో మినీ వ్లాగ్స్ కిచెన్ శ్రావణీస్ కిచెన్ ఇట్లాంటివి నేను కొన్ని చూసాను వాళ్ళది పాటించాను ఎట్లా చేయాలి ఏంటి ప్లస్సు ఎలా చేస్తే బాగా వ్యూస్ వస్తాయి ఫాలోవర్స్ వస్తాయి అనేసి సో వాళ్ళది పాటించడం వల్ల కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయిందన్నమాట నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను నాకు ఎంత అంటే చాలా మంది నా వంటకాన్ని మెచ్చుకొనేసరికి నాకు చాలా సంతోషం వేసింది ఎప్పుడు లేనిది ఇంత హ్యాపీ అనిపించిందంటే ఇంకా మా పిల్లలు కూడా చాలా బాగుంది మమ్మీ అనేసి వాళ్ళ పొగడటం నాకూ ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇంకా నాకు అప్పుడు తినబుద్ధి కూడా కాలేదు అండి అంత సంతోషం వేసిందన్నమాట ఒకళ్ళకి నేర్పించేటట్టు అయితది నా పిల్లలు కూడా తింటారు కదా అనేసి అనిపించింది ఆ అనుభవము అసలు అసలు మాటల్లో చెప్పలేనిది కాదు చాలా హ్యాపీగా అనిపించింది